మనము వంటశాలలో ఎక్కువగా వాడేది మసాలాలు అన్నమాట సో మసాలాలు మనము అన్ని విధాలుగా కూడా వాడుకోవచ్చు మీకు ఎలా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీలోకి మనం మసాలాలు వాడతాము లైక్ మనకు ఏదైనా వండుకోవాలి అంటే మసాలాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో మసాలాస్ లేకపోతే మన ఫుడ్ ఏది బాగోదు ఏ ఫుడ్ కూడా టెస్ట్ ఉండదు సో మసాలాలు అనేవి వెరీ ఇంపార్టెంట్ రోల్ అది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన కుక్కింగ్లో అలా ఎప్పుడైన మనం బిర్యానీ ఫర్ ఎక్సమ్పుల్ మనం ఒక బిర్యానీ తీసుకున్నాం అనుకో మసాల లేకపోతే బిర్యానీ అసలు బిర్యానీలాగానే ఉండదు సో అలాగన్నమాట అది బి మసాల ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ మన కుకింగ్లో ప్లే చేసేది సో మసాలా లేకపోతే మన ఫుడ్ టేస్టే ఉండదు ఆ ఫుడ్కి కావలసిన టేస్ట్ అనేది ఉండదు అందుకు మేమ్ మసాలాలు మసాలా వేయకుండా మేము ఏ ఫుడ్ చేయము సౌత్ ఇండియన్స్లో అయితే అసలుకి చేయరు ఇంకా సౌత్ ఇండియన్స్లో అయితే అసలుకి చేయరు ఎందుకంటే మసాలాలు అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన ఫుడ్ ఫుడ్డింగ్లో ఫుడ్లో సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక కర్రీ వండుకున్నాం అనుకో మసాలాస్ లేకపోతే ఆ కర్రీ అసలు టేస్టే ఉండదు తినబుద్ధి కూడా కాదు మొత్తం చప్ప చప్పగా తీయ తీయగా ఉంటుందన్నమాట అందుకోసం ఏం చేయాలన్నా మసాలాస్ కంపల్సరీ వేస్తామండి మన ఫుడ్లో తాలింపు పెట్టనీకి కానీ తాలింపుకి గానీ ఏదైనా ఒక ఒక మసాలా వేస్తున్నాము అంటే ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుందంట ఒక్కొక్క మసాలా కి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ గరం మసాలాకి ఒక టేస్ట్ ఉంటుంది మిర్యాల పొడికి ఒక టేస్ట్ ఉంటుంది ఆ అల్లంకి ఒక టేస్ట్ ఉంటుంది మనం ఇలాచికి ఒక టేస్ట్ ఉంటుంది బిర్యానీ ఆకుకు ఒక టేస్ట్ ఉంటుంది లవం లవంగం కి ఒక టేస్ట్ ఉంటుంది జీరాకి ఆవాలకి ఒక టెస్ట్ ఉంటుం ది సో అందుకోసం ప్రతి ప్రతి ఇంగ్రిడియంట్ అన్నమాట ప్రతి ఇంగ్రిడియంట్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ అన్నమాట మన కుకింగ్లో అది కాకుండా మనము ఫుడ్ అనేదే వండుకోము మన సౌత్ ఇండియన్స్లో ఫర్ ఎక్జామ్ఫుల్ బిర్యానీ ఎలా చేయాలో నేర్చుకుందాం ఫస్ట్ మనం బిర్యానికి చేయాలంటే ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి దాని మీద బగొన పెట్టి అందులో ఆయిల్ వేసి ఆనియన్స్ అన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి అన్నమాట సో ఆ ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసి ఆనియన్స్ అన్ని డీ ఫ్రై చేసుకున్నాం అనుకో సో ఇంకొక దగ్గర మనము ఒక రా చికెన్ గుంచే చికెన్ని ఫుల్ వాష్ చేసి ఒక ట్వంటీ మినిట్స్ ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి మంచిగా పసుపు పేసి మంచిగా వాష్ చేసి ట్వంటీ మినిట్స్ ఉప్పు నీళ్ళల్లో నానబెట్టమనుకో అయితే ఆ రా చికెన్లో ఆ రా చికెన్లో ఫస్ట్ మనము అల్లం ఫస్ట్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా మసాలా లేకపోతే ఏ టెస్ట్ రాదు సో మసాలాస్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట మన దాంట్లో సో దానికి సో మనం దానికి మసాలాలు వేయనికి ఫస్ట్ మనము అల్లం మనకి చికెన్లోకి మారినేడ్ చేసుకోడానికి ఫస్ట్ మనము ఆ ఆ ఆవాలు జీలకర్ర ఫస్ట్ ఆవాలు జీలకర్ర లవంగం ఇలాచీ బిర్యానీ ఆకు పువ్వు దాల్చిన్ చెక్క దాల్చిన్ చెక్క ఇవన్నీ వేసి ఇవన్నీ వేయాలి ఉప్పు కారం కర్డ్ ఇవన్నీ వేసి మిక్స్ చేస్తే ఒక టెస్ట్ వస్తుంది అన్నమాట అందుకోసం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మన కుక్కింగ్లో ప్రతి ఇంగ్రిడియెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రిడియెంట్లో ప్రతి ఇంగ్రిడియెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అవన్నీ వేసి మంచిగా ఫస్ట్ చాలా నీట్గా మ్యాగ్నేట్ చేసుకోవాలి ఎంత నీట్గా మ్యాగ్నేట్ చేసుకుంటే అంత నీట్గా ఉంటాదన్నమాట మంచిగా కల్పుకోవాలి కొంచెం లెమన్ జ్యూస్ పిండుకొని కొంచెం లెమన్ జ్యూస్ కూడా పిండుకోవాలి దాని ద్వారా టేస్ట్ మంచిగ వస్తుంది సో అవన్నీ వేసి నీట్గా మారినేడ్ చేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ వరకు మంచి కల్పి ఒక ఒక వన్ అవర్ వరకు బాగా నీట్గా మారినేడ్ చేసి అన్ని ఆ మసాలాస్ వేసి మిక్స్ చేశామా ఆ మసాలాస్ అన్ని మిక్స్ చేశామా ఆ మసాలాస్ అన అనేది మంచిగా ఆ ముక్కకి మనం పెట్టుకున్న ఆ రా చికెన్ ఉంటుంది దానికి మంచిగా పట్టేసుకుని జూసీ జూసీగా అవుతుందన్నమాట చికెన్ అందుకని మంచిగా ఆ మసాలాస్ లేకపోతే టేస్టే ఉండదు అని ఎందుకు చెప్తారు ఇందుకే చెప్తారు ఆ మసాలాసే మంచిగా జ్యూసేస్ నీట్గా వేసి మంచిగా ట్వంటీ డేస్ వరకు మంచిగా మారినేడ్ చేసుకున్నాం అనుకో ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఒక బోగోనిలో ఆయిల్ వేసి ఆయిల్ వేసి ఆయిల్ వేసి మనం అందులో కొంచెం ఆయిల్ వేసి అందులో కొంచం పచ్చిమిరపకాయలు జీలకర్ర ఆవాలు అలాగే జీ జీలకర్ర ఆవాలు వేసి అల్లం వెల్లుల్లి జీలకర్ర ఆవాలు వేసి అన్నీ వేసి నీ నీట్గా మి మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకుని ఒక సెవెంటీ పర్సెట్ అయితే మనం ఆల్రెడీ ఒక హాఫ్ ఒక టూ అవర్స్ మనం ఫస్ట్ బియ్యం నానబెట్టుకోవాలన్నమాట ఫస్ట్ ఒక టూ అవర్స్ బియ్యం నానబెట్టుకోని ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం ఒక బగిన తీసుకొని కొంచం ఆయిల్ వేసి అందులో పచ్చిమిరపకాయలు వేసి కొంచం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఒక ఒక వాటర్ పోసుకొని అందులో ఒక ఇలాచీ మరి సేమ్ మసాలాలు మనకి దాల్చిన చెక్క దాల్చిన చెక్క బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు లేకపోతే బిర్యానీ ఎలా అవుతుంది సో బిర్యానీ ఆకు అవన్నీ వేసి నీట్గా మంచిగా అవన్నీ వేసి ఆవాలు జీలకర్ర బిర్యానీ ఆకు పువ్వు పువ్వు దాల్చిన చెక్క జీలక అల్లం సో అల్లం కాదు దాల్చిన చెక్క ఇలాచీ లవంగం ఇవన్నీ వేసుకొని మనం ఆల్రెడీ నానబెట్టుకున్నామా నానబెట్టుకున్న అన్నమంతా బియ్యం అన్నం తీసింది లేదు సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలన్నమాట సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకుంటే నీట్గా వస్తుంది ఇ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకొంచం వెడల్పు ఇంకొంచం వెడల్పున్న బగోని తీసుకోని ఫస్ట్ ఆ మారినేడ్ చేసుకున్న చికెన్ అంత ఒక ఫస్ట్లోనే అందులో వేయాలి ముందు చేసిన చికెన్ అంత ఏం చేయాలి ఒక ఫస్ట్ లెవెల్ అందులో వేయాలి సి సెకండ్ లెవెల్ మనం ఇందాక కో సెవెంటీ పర్సెట్ కుక్ చేసుకున్నామా ఆ రైస్ వేయాలి ఇంకో లేయర్లో చికెన్ వేయాలి మళ్ళీ ఇంకో లెవల్లో రైస్ వేసి నీట్గా ఆల్రెడీ సెవెంటీ పర్సెట్ కుక్ అయిపోతుంది నీట్గా పెట్టుకోవాలి నీట్గా పెట్టుకున్నాక దా దాని మీద సెవెంటీ పర్సెట్ రైస్ అనేది కుక్ అయిపోయినాక సో దానిమీద నీట్గా వేసి దాని మీద కొంచం పుదీనా దాని మీద కొంచం పుదీనా దాని మీద కొంచం పుదీనా దానిమీద కొంచం పుదీనా ఒక చెంచా నెయ్యి ఒక ఫుడ్ కలర్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న అన్ని అదే అన్నీ వేసి అందులో కొత్తిమీర కూడా వేయాలి పుదీనాతో పాటు కొత్తిమీర కూడా అన్ని వేసి అన్నీ వేసి ఒక మనం ఒక దాన్ని కుక్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు దమ్ చేసుకోవాలి దమ్ చేసుకుంటే ఏందంటే దమ్ చేసుకోని దమ్ అదంతా బయట పోకుండా దాని మీద ఒక బరువు పెట్టాలి బరువు పెడితే దానిమీద ఉన్న దమ్ అంత బయటకెళ్ళాదన్నమాట సో ద దమ్ పెడితే నీట్గా ఉంటాయి సో అట్లా ఒక సెవెంటీ పర్సెంట్ నీట్గా చేసుకుంటే మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది నీట్గా నీట్గా ఎంత టెస్ట్ గా ఉంటుంది తెలుసా ఆ బిర్యానీ అలా చేస్తే ఎంత నీట్గా ఉంటాదంటే అంత నీట్గా అవ్వనికి గల కారణం వచ్చి మన ఈ మసాలాలు ఈ మసాలా లేకపోతే మన బిర్యానీ కానీ ఏదైన కానీ మంచిగా అవ్వదు మన బిర్యానీ అనే కాదు ఏ ఫుడ్ కూడా అన్ని మసాలాలు లేకుండా అవ్వదనమాట సో ఇక్కడ మసాలాస్ ప్లేస్ ప్లేసె ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎవరీ కుక్కింగ్ అన్నమాట సో ఇంతని ఇంత ఇంత టేస్టిగా అవ్వనికి గల కారణం మసాలాస్ సో మసాలాస్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట మసాలాస్ లేకపోతే మన ఫుడ్ ఏది బాగా అవ్వదు అందుకోసమే మసాలాస్ చాలా ఇంపార్టెంట్ మన బిర్యాననే కాదు మసాలాస్ ఏ ఫుడ్లోనైన వేయచ్చు అందుకని మసాలాస్కి మసాలాస్ లేకుండా మా సౌత్ ఇండియన్స్ ఏం ఫుడ్ కుక్ కుక్ చేసుకోరు